ఆంధ్రప్రదేశ్లో ఎన్యో ఎన్నో పర్యాటక దృశ్యాలున్నాయి తిరుమల తీసుకోచ్చు శ్రీకాళహస్తీ కల్యాణ్ డ్యాము కల్యాణ్ డ్యాము తరవాత శిల్పారామము ఇంకా కాణిపాకము ఇంక చాలా ప్రదేశాలున్నాయి నే వెళ్లిన దృశ్యాలు నేను చూసిన ప్రకృతి దృశ్యాలు తిరుమలలో చాలా ఎక్కువగా ఉన్నాయి కింద గోవిందుల స్వామి గుడి ఆయన గుడి అక్కడ ఆయన దర్శనం దేవాలయ దర్శనాలు ప్రకృతి సౌందర్యం అక్కడ చిన్న చిన్న పార్కులు మంచి చెట్లన్నీ మొక్కల్నీ నాటి వాటికి మంచి నీళ్ల సదుపాయాన్నిచ్చి మొక్కల్నీ ఎంత పచ్చదనంగా ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉంటుంది అదంతా అడవిని చూసుకుంటా కొండకు వెళ్ళడము నడిచి వెళ్ళడము చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసీ కాళహస్తి కాణిపాకము తర్వాతా సీ ఇక్కడ తిరుమలలో కూడా ఎక్కువగా ఉన్నది ఈ పర్యాటక దృశ్యాలంటే మేమెక్కువగా వెళ్ళ వెళ్ళింది తిరుమలాకిదానే ఎక్కువగా వెళ్ళుండాను మిగతాంత ఒకటి రెండు సార్లు వెళ్లినా కూడా తిరుమలాకి వెళ్లడంవల్ల నాకెక్కువ అక్కడ విషయాలదా బాగా తెలుస్తుంది అక్కడ జంతువులు తిరుపతిలో జూ పార్కు చాలా దృశ్యాలు అన్నీ చూసుకుంటా వెళ్తావుంటాము అక్కడా దేవుడి దర్శనం చేయడానిక్కూడా మాకొంత టైం పడుతుంది కాబట్టి అక్కడ ప్రదేశాలు చూసెదానికి ఉందే ఒక సౌందర్య దృశ్యం ప్రకృతి వాతావరణం ఆహ్లాదకరం ఏ మా పిల్లలతో మేం కలిసి వెళ్లడం ఎంతో ఆనందంగా ఉంటుంది మా బంధువులు ఎవరైనా మా ఇంటికొచ్చినప్పుడు ఫస్ట్ మేము తిరుమలాకి వెళదాము రండి తీసుకెళ్లాననేసి మేము ఫస్టు అక్కడికే వెళ్లడం జరుగుతుంది ఈ వేసవి లీవుల్లో సెలవుల్లో మిగతఎక్కడైనా వెళ్ళాలంటే కూడా తర్వాత ఆలోచిద్దాం అని చూసుకుంటాము కాబట్టి ఈ సౌందర్య ప్రకృతి ఈ సౌందర్యాలు అందాలు అవి చూడాలంటే మరి మంచు కాలంలో వెళ్ళకుండా ఈ వేసవి కాలంలో వెళ్ళమంటే ఎక్కడైనా కూర్చోని సంతోషంగా హ్యాపీగా ఉండచ్చు నాగార్జున సాగరు సాలార్జింగ్ మ్యూజియము ఇంకా ఎన్నో ఉండాయి చాలా అందంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఈదడానికి ఎన్నో స్విమ్మింగ్ పూల్లు కోనలు అవంతా ఉంటాయి నీటి క్రీడలకు అంటే అవి కూడా సందర్శన ఏదైనా కూడా బాగానే బీచ్లున్నాయి బీచ్లు సముద్రతీరాలు బీచ్లో వెళ్లి మేము చాలా విమానాలు వెళ్ళడము అవి అవి మి చాలా చూస్తాము చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మాకు

సముద్రతీరాల్లో బీచ్కాడికి వెళ్ళినప్పుడు బైటుండేటువంటి తింటా నీళల్లో వెళ్ళడము కాళ్ళు పెట్టడం నీళ్లు చుట్టూ వెనక్కి రావడం ఈ పిల్లలతో జాలీగా ఉంటుంది నీళ్లల్లో క్రీడలకు అంటే కూడా నీళ్లు కూడా బాగా ఎక్కువగా ఉండేచోటీ బోటింగ్లు చేయడము అలా కూర్చొని తిరగతా వెళ్ళడము అవంతా కూడా బాగుంటుంది స్నానాలంటే పిల్లలూ మేమూ స్నానాలు చేయడము ఈదటానికి ఎక్కువగా ఈదటము ఇదంతా కూడా చేస్తాము అన్ని ప్రదేశాల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా తిరిగి మనం చూడాలనుకుని చాలా ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి చాలా బాగున్నాయి ప్లేసులు అవంతా మంచి వేసవి కాలంలో రావడం తిరిగి పిల్లకాయలకు చూపిచ్చి నీళ్లల్లో ఈదడము స్నానాలు చేయడము బోటింగ్ చేయడము ఇవంతా హ్యాపీగా ఉంటాయి ఈ బీచులు కూడా ఈ ఎండాకాలంలో మంచి బీచులు సముద్రతీరాల్లో అంతా కూడా అన్నీ బాగా తిరిగి చూసుకొని వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోడానికి చాలా పర్యాటక స్థలాలు నీటి సముద్రతీరాలు అన్నీ బాగుంటాయి చాలా ఎక్కువగా బాగున్నాయి